మా రాష్ట్రంలో అత్యధిక జనాభా ఉన్న ప్రాంతాలు ఏవి అంటే విజయనగరం తిరుపతి శ్రీకాకుళం ఇలాంటి ఎక్కువగా ఈ ప్రాంతాలల్లో జనం అనేది ఎక్కువగా ఉంటారు ఈ నగరాలల్లో రద్దీ అనేది ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే తిరుపతిలో ఎక్కడెక్కడ నుంచో వచ్చి ఈ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం జరుగుతుంది సో అందుకనే అక్కడ ఎక్కువగా జనాభా అత్యధిక జనాభా అనేది ఎప్పడికీ ఉంటుంది విజయనగరంలో కాళికమ్మ దేవి దుర్గా అమ్మవారు అనేది ఉండడం వల్ల అక్కడికి కూడా ప్రజలనేది ఎప్పడికీ వస్తూ వెళ్తూ ఉంటారు సో అక్కడ విజయనగరంలో బీచ్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి అక్కడ ఎ ఎ అత్యధిక జనాభా అనేది ఎప్పటికీ ఉంటుంది రద్దీ రద్దీగా ఉంటుంది ఆ ప్రాంతాలల్లో ఆ నగరంలో నివసించే వాళ్ళు కొంచెం ఇబ్బందికి గురవుతూ ఉంటారు ఎందుకంటే ఎప్పడికీ పబ్లిక్ అనేది అక్కడ ఉంటూనే ఉంటారు సో దాని ద్వారా వాళ్ళు కొంచెం వాళ్ళ జీవనానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ఇంకొంచెం వాళ్ళు వాటర్కి అయినా లేకుంటే ట్రాఫిక్ రవాణా వ్యవస్థ ద్వారానైనా వాళ్ళు కొంచెం జనాభా ఉండడం వల్ల అత్యధిక జనాభా ఉండడం వల్ల అక్కడ రద్దీ రద్దీగా ఉండడం వల్ల ఈ ప్రజలు అనేది అక్కడ జీవించి జీవనం కొనసాగించడానికి అక్కడ నివసించే వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు ఇక్కడ శ్రీకాకుళంలో కూడా చాలా రద్దీగా ఉంటుంది అక్కడ కూడా జనాభా సిటీ నగరం కాబట్టి ఆ నగరంలో కూడా జనాభా అనేది ఎక్కువగా ఉంటారు మెయిన్గా అయితే విజయవాడ తిరుపతిలో ఎక్కువగా ఉంటారు